మార్చ్ రెండు వేల ఇరవై రెండు నుండి ప్రస్తుతం జరుగుతున్న విషయాలని కొన్ని అనుభవాలతో వివరిస్తాను ఇటీవల మార్పులను సంఘటనలు కూడా మార్చ్ రెండు వేల ఇరవై రెండు నుండి అంతరాష్ట్ర ప్రసారాలలో మీరు చెప్పినట్టే స్వతంత్ర సంఘటన ఈ సంఘటనలు ఏమిటి అది ఎలా ఉంది మరియు అతనితో సంబంధించిన అనుభవాలు ఏమిటి చూద్దాం ఇటీవల మార్పులను సంఘటన ఇటీవల మార్పులను సంఘటన ఒక ప్రస్తుతం ప్రసిద్ధిగా ప్రచారం మొదలైనవి లక్ష్యంగా ఉంటాయి ఇది మార్పులను వివిధ రూపాలుగా కార్యక్రమాలుగా పరిచయం చేయిస్తుంది సాహిత్యాలను సినిమాలను పరిచయం మూడు ఆత్కలవలు మరియు కారును ప్రచారిష్టను మరియు ప్రకటనలు అయితే ఇటీవల మార్పులను ముఖ్య ముఖ్యము కార్యకర్తలు సహాయంగా ప్రజలకు సేవలు ప్రధాన ఉద్దేశంగా ఉన్నింది ప్రముఖ కార్య రచనలు మొదటిది ప్రకటనలు మరియు కళాగానం సంగమం ఇటీవల మరగానం సంఘటనలను ప్రకటనలను మరియు కాలాలను సంఘము అనేక ప్రారంభం

సాహిత్యాలు మూలకం ప్రజలు ఆర్థిక భావాల నుంచి పరీ పరీక్షరకంగా ఉన్నాయి ఇటీవల పరువులను సంఘటన తమ ప్రముఖ సాహిత్యాలను పరిచరించడానికి వారి ప్రజలను అందించిన అందమైన సాహిత్యాలను అ అవకాశం ఉంటుంది